నేను నా కుటుంమ్న కుటుంబంతో పాటు విజయవాడ వెళ్ళడానికి పదిహేడో తారీకున తొమ్మిది గంటలకు ట్యాక్సీ బుకింగ్ చేయడం జరిగింది కానీ పది గంటలు అయిన డైవర్ రాలేదు దయచేసి త్వరగా డైవర్ని పంపగలరు